నాకు ఇష్టమైన కవులల్లో ఈ రచయితల్లో నాకు తెలిసినా నేను చదువుకున్న నేను విన్న కవులల్లో నన్నయ్య గారు అంటే చాలా ఇష్టం నన్నయ్య గారుకి అతనికి ఆదికవి అని కూడా ఒక పేరు ఉంది అతను హిందూ మతస్థానికి చెందినవాడే అతను మహాభారతాన్ని తెలుగులోకి రచించాడు అన్నట్టు మొదటగా ఇతను పేరు రచించిన వాళ్ళు అంటే అతను తెలుగు మహాభారతంను మన తెలుగులో రచించిన దాంట్లో ఫస్ట్ ఎవరు రచించారంటే ఫస్ట్ మన మొదటి పేరు నన్నయ్య పేరే వస్తుంద వస్తుంది ఇతను అంటే నేను చదువుకున్న దాంట్లో వెంగి వెంగి దేశానికి చెందిన రాజన్న రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి అన్నట్టు అతను అప్పట్లో మన ఎన్ని సంవత్సరాల క్రితంలో అతను ఆయన అది ఆ ఆ రాజ్యానికి ఆస్థాన కవిగా ఉండేవాడు ఆంధ్ర భాషల చరిత్రలో మన నన్నయ్య నారాయణ పురుషులు యుగ పురుషులు అట్లా చాలామంది చెప్పుకునే వాళ్ళు అన్నట్టు అతను మహాభారతాన్ని తెలుగులో అనువదించి మనకి మహాభారతం జరిగింది ఏమిటి అనేది అన్ని అతని వాల్లనే మనం తెలుసుకున్నం అందుకోసం అని చెప్పేసి అతను నన్నయ్య గారు అంటే మనకు చాలా ఇష్టము అండి నాకు మాత్రం చాలా ఇష్టం